అవును ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా టీవీలల్లో ఈ యొక సీరియళ్ళు సినిమాలు షోళ్ళు ఇటువంటి కార్యక్రమాలు కట్టా చూస్తూ సమయాన్ని వృధా చేసేస్తున్నారు అలాగే ఫోన్లు చూస్తాం వల్ల వారు ఆ యొక్క ఫోన్ కి ఆకర్షణించబడి ఎక్కువ సమయాన్ని వాళ్ళ యొక ఫోన్ తో గడపడం వళ వారి అనారోగ్యానికి కట్ట గురవుతూ ఉంటారు ఎందుకంటే ఎక్కువగా ఫోన్ చూడడం వల్ల వాళ్ళ కంటికి చాలా ఇబ్బంది కలుగుతుంది దీన్ని గ్రహించుకోలేక ఆ ఫోన్ వాడడం ఎప్పుడైతే మొదలుపెడతామో అది మనలన్నచాలా దారుణంగా ఆకర్షించుకుంటుంది అక్కడినుంచి బయటపడ్డం అనేది తక్కువ కాని వాల్ పిల్లలకు అటువంటిది దూరంగా పెట్టాలి అంటే ముఖ్యంగా పెద్దలు పిల్లలకు కొంచెంసేపు ఆడుకోవడానికి సమయాన్ని అనేది ఇవ్వాలి వాడితో కొంచెంసేపు సమయాన్ని గడిపి ఏదో వాళ్ళకి పిల్లలకి ఏ ఆట అయితే నచ్చుతుందో అటువంటి ఆటని ఎంచుకొని వారితో ఆ కొద్ది సమయం అటువంటి ఆటను ఆడటం వల్ల వాళ్ళు కూడా అలవాటయ్యి ఇంకా బాగా ఆడాలి బయట కూడా ఆడాలి అనే ఆశక్తికరమైన అటువంటి మార్గాలైతే ఉంటాయి దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా పిల్లలు పెద్దలకు తగిన సమయాన్ని అనేది ఇవ్వాలి